ఎవరైనా టూరిస్ట్తో మీకు కలి కలిగిన ఏదైనా ప్రత్యేక అనుభవాన్ని వివరించండి మీరు ఈ పర్యాటకుల నుండి మీరు ప్రాంత వెలుపల ఉండే కొత్త ప్రదేశాల గురించి తెలుసుకున్నారా నాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలం తిరుమల వెంకటేశ్వర స్వామి బాగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఇది మాకు ఈ చుట్టుపక్కల ఎన్ని జిల్లాల నుంచి వస్తారో మాకూ తెలియదు చాలామంది నడకతోటి కాలి నడకతోటి బస్సుల మీద మోటార్ సైకిల్ మీద చాలా బాగా ప్రసిద్దికెక్కింది ఈ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చే జనం మట్టికి అంతా ఇంతా కాదు పెద్ద తిరుపతిలోనూ సగభాగం ఇక్కడకి అంత బాగా వస్తూ ఉంటారు మాకే వస్తూ మాకు అంత అంత డెవలప్మెంట్ అయింది మా మా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కూడాను ప్రసాదాలు అన్ని రకాలకు కూడా మాకు ఇక్కడ చాలా బాగుంటుంది అన్న అన్న అన్న సంతర్పణలు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు మా ద్వారకా తిరుమలలో ఉన్న ప ఇదివరకు ఒ కొన్నాళ్ళ క్రితం ఏమోగానీ ఇప్పుడు మటుకు ఫుల్ డెవలప్మెంట్ ఎంత బాగా జరిగిందంటే అంత బా జరిగింది వెంకటేశ్వర స్వామిని ఒకసారి చూత్తే చాలు అంత మనసంతా అక్కడే తరించిపోతా ఉంటుంది అక్కడ ఉండిపోవాలి అనిపించేస్తూ ఉంటుంది అంత మంచి వెంకటేశ్వర స్వామి ఆలయం మాకు దగ్గరలో ఉండటం మా అదృష్టం